చెప్పండి అవునండి అవునండి చెప్పండి మేడం

అవుతుందండి చేయిస్తాం ఎప్పుడు రమ్మంటరు మరి

ఏ విధంగా ఉంటుందంటే స్టాటింగ్ వచ్చేసి అందులో ఓ ఫస్ట్ వచ్చేసి ఓ ఒకటి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఈ మనం ఇప్పుడు టెంపుల్కి రూమ్ ఉండడానికి ఇట్ల డిజైన్గా ఉంటుంది చాలా మంది చేయించుకున్నారు కదా అదొకటి ఒకటే రూమ్ కాని అందులో ఇంకో రూమ్ లాగా అన్నట్టు సప్రేటు ఒకటే హాలు అక్ అన్నట్టు ఒకటే కిచెన్ రూమ్లోనే అటు పక్కకు ఇంకో రూమ్ అన్నట్టు రూమ్లా ఉంటుంది సప్రేట్గా యా కానీ ఇలా అయితే బాగుంటుందని నేను అనుకుంటున్న ఆహా మీఋ అలా అంటున్నారా ఓకే మేడమ్ హా మీరు ఎప్పుడు రమ్మంటారో చెప్పండి అప్పుడు అక్కడ వచ్చాక మేము చెప్తాం మీరు ప్లాన్ను బట్టి నేను క్లియర్గా ఎక్సప్లయిన్ చేస్తాను ఓకే మేడమ్ ఆహా మీరు ఓన్లీ లిస్ట్ రాసిస్తే మేమన్నీ మేమే చేయాలని అంటున్నారు అంతే కదా ఓకే మేడమ్ మా పని వాళ్ళకు కూడా చెప్తాం ఓకే మేడమ్ థ్యాంక్ యూ